హలో ఎవరు ఆ చెప్పండి మేడం నేను గైడ్ టూర్ని ఫ్రమ్ శ్రీ శ్రీకాకుళం ఆ చేద్దాం ఒకటే బస్లో తీసుకెళ్దాం బస్ మీదలో అన్ని ఫెసిలిటీస్ ఉండేదట్టు చూస్కుందాం మిగతా ఫెసిలిటీస్కి అయ్యే ఖర్చు మొత్తం ఇద్దరం హాఫ్ హాఫ్ చేస్కుందాం వాళ్ళని మళ్ళీ వాళ్ళని ఎగ్జాట్ చేసేటట్టు ఇట్లా అన్ని ఫెసిలిటీస్ బస్లోనే బస్లో సింగింగ్ కూడా పెడదాం మళ్ళీ అక్కడకి వెళ్ళాకా

ఓకే ఓకే వంటవాళ్ళని నేను ఎరేంజ్ చేస్తున్నాను కాకపోతే మీరు ఇట్లా ఏమన్నా ఏ ఇట్లా వర్క్ మాన్స్ ఇట్లా వర్క్ చేసేవాళ్ళని తీసుకురాండి అక్కడేమన్నా ఇట్లా చెత్త ఉంటే ఇట్ల తీసేదానికి ఇట్లా

అంతే కదా చేద్దం అట్లనే ఓకేనా